తెలుగులో నాకు ఇష్టమైన షో అంటే ఇస్మార్ట్ జోడి అంటే నాకు చాలా ఇష్టం అది ఎందుకంటే ఇప్పుడు ఎన్నో మంది జంటలను కలుపుతుంది అండ్ మంచి మంచి టాస్క్స్ కూడా ఇస్తూ ఉంటారు ఓంకార్ అన్నా అవి ఏమిటి అంటే పెళ్ళి అయిన జంటకి చాలామంది ఇప్పుడు మాట్లాడితే డైవర్స్ డైవర్స్ అంటూ ఉంటారు

అంటే ఒకరు ఒకరు అర్థం చేసుకునేలా చెప్తూ ఉంటాడు ఆ షో అంటే నాకు చాలా ఇష్టం ఇందులో బెనిఫిట్ ఏమిటి అంటే చాలా మంది మాట్లాడితే డైవర్స్ డైవర్స్ అంటూ ఉంటున్నారు జంటలు కూడా ఎక్కువగా కలిసి ఉండట్లేదు ఈ రోజుల్లో నీ దారి నీది నా దారి నాది అన్నట్టుగా ఉంటున్నారు ఈ రోజుల్లో మాక్సిమం కలిసి ఉండే జంటలే ఎక్కువగా లేరు అంటే ఈ షో వల్ల కొంచెం మంది అయినా మారుతారు అనే ఉద్దేశంతో అయితేనే నేనైతే చెప్తున్నాను ఈ షో అనేది చాలామంది జంటలను మారుస్తూ ఉంటుంది మంచి మంచిగా అన్నీ చెప్తూ ఉంటారు నాకైతే

ఆ షోలో మంచిగా చెప్తూ ఉంటారు ఆ షో బెనిఫిట్ ఏమిటి అంటే భార్యభర్తలను కలిపి ఉంచుతుంది అంటే కొన్ని కొన్ని గొడవలు ఉన్న అదే భార్యభర్తల మాధ్య గొడవలు కామనే ఆ గొడవలు ఉన్న వాళ్ళు ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేలా కూడా చేస్తూ ఉంటుంది అందురూ చాలామందిని కలుపుతూ ఉంటుంది ఆ టీ వీ చూసిన వాళ్ళు కూడా మారుతూ ఉంటారు కొంచెంమంది అంటే బయట చాలామంది గొడవ పడిన ఇది చూస్తే ఖచ్చితంగా మారుతారు అనేది నా ఒపీనిన్ నాకైతే ఈ షో అంటేనే చాలా ఇష్టం నేనైతే ఈ షోకి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఇస్తాను నాకైతే ఇష్టం బేసిక్ ఎవరికి ఏది ఇష్టమో నాకైతే తెలియదు థ్యాంక్ యూ